అనంతపురం జిల్లాలో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి అనేక ప్రత్యేక క్రీడా కేంద్రాలు ఉన్నాయి ఇవి వివిధ క్రీడా విభాగాలు శిక్షణ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి అవకాశాలను అందిస్తాయి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధర్యంలో టూ థౌజండ్లో స్థాపించన ఏఎస్ఏ అనంతపురంలో జిల్లాలో తొంభై కేంద్రాలు ద్వారా పదివేల ఎనిమిది వందల నలభై మంది పిల్లలు మరియు యువతలకు క్రీడా శిక్షణ అందిస్తుంది ఇది క్రికెట్ ఫుట్బాల్ హాకీ జీడో బాస్కెట్బాల్ టెన్నిస్ టాఫ్బాల్ కబడీ మరియు ఆర్చరీ వంటి తొమ్మిది క్రీడా విభాగాలలో శిక్షణ కల్పిస్తుంది ఏఎస్ఏ యొక్క ప్రధాన కేంద్రంలో పనిచేస్తున్న ఏఎస్వి ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన క్రీడా గ్రామం ఇది ఫుట్బాల్ క్రికెట్ హాకీ జూడో స్టాప్బాల్ ఖోఖో మరియు కబడ్డీ వంటి క్రీడలను శిక్షణ కేంద్రంగా ఉంది